ఇతర గ్రహాలపై జీవం నేను అయితే ఉందనుకోవడం లేదు ఎందుకంటే మన భూమి మీద తప్ప ఇంకా ఏ గ్రహాలపై మనం జీవించలేము కానీ నాకు ఈ మధ్యలో తెలిసిన విషయం ఏంటంటే మనకుచుట్టు తిరిగే చంద్రుడి గురించి బాగా తెలిసి కొన్ని విషయాలు తెలిసాయి నాకు చంద్రుడి మీద నీరు ఉందని ఇంకా వాట్ వాళ్ళలో చంద్రుడిలో కూడా మనకు ఏవో వింత వింత జీవులు ఉన్నాయని లేకపోతే చంద్రుడికి మన లెక్క చంద్రుడికి కూడా గుంతలు కానీ ఇంకా ఏవేవో కొన్ని ఉన్నాయని తెలిసింది అవి నాకు ఇంకా పూర్తిగా తెలియదు పూర్తిగా నమ్మాలో నమ్మవద్దో తెలియలేదు కాకపోతే పరిశోధకులు పరిశీలించిన ప్రకారం అయితే మనకు భూమి మీద ను ఎట్లా జీవిస్తున్నామో మనకు చంద్రుడి మీద కూడా అట్లే జీవించగలుగుతాము వచ్చే కొద్ది ఈ చంద్రుడు అనేది మన భూమిలోకి వెళ్ళే ద్వారా అయింది అంటే ఒక రాయి వల్ల అయిందని తెలుసు తెలిసింది నాకు ఈ భూమి భూమి చుట్టు తిరిగే చంద్రుడు ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా దూరం అవుతుంది అంట అది ఎందుకో ఇంకా పరిశోధనలో తెలియలేదు ఆ దూరం అవడం వల్ల మనకు ఇంకా ఇబ్బంది కలుగుతుంది మన కాకపోతే చంద్రుడు సూర్యుడు అనేవి రెండు ఒకే రకంగా ఒక అంటే ఒకటే సైజు కాదంట సూర్యుడు ఎక్కువ సూర్యుడు పెద్దగా ఉంటాడు అంట కానీ చంద్రుడు అలా కాదంట మేము మనం చిన్నప్పటి నుంచి అనుకునే వాళ్ళం సూర్యుడు చంద్రుడు ఒకే రకంగా ఉంటారు అని ఇంకా గ్రహాలపై వ్యాసజీవం ఇతర గ్రహాలు అంటే చాలా కష్టం మన భూమిలో ఉన్న అన్నీ సౌకర్యాలు ఇంకా ఏ గ్రహాలపై అయితే ఉండదు ఇంకా చంద్రుడితో పోలిస్తే నీరు ఉంటే ఉండవచ్చు కానీ ఆహారము మరియు పంటలు పండించడానికి కుదరదు ఇంకా అక్కడ జీవించడానికి ఇంకా మరియు వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు మనకి ముఖ్యంగా గాలి పీల్చుకోవడానికి కావాలి ఆక్సిజన్ అనేది అది అక్కడ లభిస్తుందో లేదో కూడా తెలియదు చూద్దాం వచ్చే కాలంలో మనకు చంద్రుడి మీద కూడా నివసించగలుగుతామో లేకపోతే జీవించగలుగుతామో ఈ తెలుసుకోవాలి చూసి